వంట ఇంటిలో చాలా రకాల పాత్రలు ఉంటాయి మనకి ముఖ్యంగా కూరలని వేపుకోవడానికి ఇనుప కడాయిలని వాడతారు ఇనుప కడాయిలని వాడడం వలన అందులో వున్న ఐరన్ ఇవన్నీ మనకి చాలా ఆరోగ్యానికి దోహద పడుతాయి నాన్ స్టిక్లు అవి వాడడం ఎప్పుడూ మంచిది కాదు ఇనుప కడాయిలు పాత రోజుల్లో ఇనుప మూకుడులు ఇవే ఎక్కువగా వాడే వాళ్ళు ఇవి వాడడం వలన అందులో వున్న ఐరన్ మన మన దేహానికి కూడా ఉపయోగ పడుతాయి మన దేహధారుడ్యానికి చాలా మంచిగా సహకర సహకరిస్తాయి ఇంకా పాత రోజుల్లో రాగి పాత్రలు రాగి పాత్రలో కూడా నీళ్ళు తీసుకుని మనం రాత్రిపూట రాగి పాత్రలో నీరు పెట్టుకుని ఉదయాన్నే తాగితే దాని వలన మనకి చాలా ప్రయోజనాలు చేకూరతాయి తరువాత మట్టి కుండలలోని మనం పాత రోజుల్లో అయితే మట్టి కుండల లోనే వంటలు అన్నీ చేసేవాళ్ళం ఈ రోజుల్లో అంతా మారిపోతుంది ఇప్పటికి కూడా మట్టి కుండలలో పాలు మరగ బెట్టినా దానిలో వున్న లక్షణాలన్నీ మన వొంటికి తగిలి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము వంటలో ఇరుకు గదుల్లో ఇప్పటికీ కూడా చాలా రకరకాల పాత్రలు ఉపయోగిస్తాము ఇనుప పాత్రలు ఉపయోగిస్తాము మట్టి పాత్రలు ఉపయోగిస్తాము తరువాత మనము రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు ఇలా రకరకాల పాత్రలు మనం ఉపయోగిస్తాము ఒక్కొక్క దానికి పరమాన్నం చెయ్యాలంటే మనం ఖచ్చితంగా ఇత్తడి పాత్రలో పరమాన్నం చేస్తాము దానివలన దాని కున్న లక్షణాలన్నీ మనకి ఉపయోగపడుతాయి పాత రోజుల్లో వంటకాలని ఇప్పటికీ మనం చెయ్యడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి వంట ఇంట్లో ఇన్ని రకాల పాత్రలు మనము ఎప్పుడూ వాడుతూ ఉండ వచ్చు పాత రోజుల్లో రాగి పాత్రలోని నీటిని మాత్రమే మనం తాగే వాళ్ళం దీని వలన నీరు శుద్ధి అయ్యేది ఇప్పుడు కూడా మనం అదే పద్ధతులని మళ్ళీ అవలంబిస్తే బాగుంటుంది వాటర్ ప్యూరిఫయర్లు వీటి వలన నీరు శుద్ధి చేసుకునే కన్నా మనం రాగి పాత్రలో నీటిని పెట్టుకుని ఇత్తడి పాత్రలో నీటిని తాగుతూ ఉంటే మనం ఆ మనకి నీరు శుద్ధి తప్పకుండా జరుగుతుంది మనకి కూడా చాలా ప్రయోజనాలు చేకూరుతాయి వంట ఇంట్లో ఒక రకం పాత్రలని ఏమి ఉండదు రకరకాల పాత్రలు మనము వాడతాము కాబట్టి అన్నీ రకాల పాత్రలు వంట గదిలో ఉపయోగపడుతాయి